నేను కాకినాడలో నివసించే వ్యక్తిగా ప్లాస్టిక్ కంటెంట్ల గురించి చాలా సార్లు సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నాను నేను గు వాటిని ఇంటికి మరియు వ్యాపారంలో రెండిట్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తాను ప్లాస్టిక్ కంటెంట్ల యొక్క ఏ కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ అవి ఈ బలంగా మరియు మన్నికమైన ప్లాస్టిక్ కంటెంట్లు సులభంగా విరిగిపోవు లేదా పగిలిపోవు కాబట్టి ఆవి ఆహారాన్ని మరి ఇతర వస్తువులను నిల్వ చేయడానికి మరియు రవాణా చేయడానికి చాలా సు సురక్షితంగా ఉంటాయి అవి ఈ తెలిగ్గా మరియు చుట్టూ ముట్టడం సులభం ప్లాస్టిక్ కంటెంట్లు సాధారణంగా గాజు లేదా మెటల్ కంటెంట్లు కంటే తేలిగ్గా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకు వెళ్లడం మరియు నిల్వ చేయడం సులభం అవి ఎయిర్ టైట్ మరియు లీక్ ఫ్రీ ప్లాస్టిక్ కంటెంట్లు సాధారణంగా ఎయిర్ టైట్ మరియు లీక్ ప్రూ ప్రూఫ్ గా ఉంటాయి కాబట్టి ఆహారాన్ని తాజాగా మరియు పొడిగా ఉంచడానికి అవి చాలా బాగుంటాయి అవిసరా సరసమైనవి ప్లాస్టిక్ కంటెంట్లు సాధారణంగా గాజు లేదా మెటల్ కంటెంట్లు కంటే సరసమైనవి ఇవి వివిధా రూపాలు మరియు పరిమాణాల్లో వస్తాయి ప్లాస్టిక్ కంటెంట్లు వివిధ రూపాలు మరియు పరిమాణాలు వస్తాయి కాబట్టి మీరు అవసరాలను తగిన మీరు సులభంగా కనుకొనవచ్చు ప్లాస్టిక్ కంటెంట్ లో నేను ఎలాగో ఓ ఉపయోగిస్తున్నాను ఇక్కడ వంటగదిలో ఓ నేను ఓ ప్లాస్టిక్ కంటెంట్లు ఆహారం నిలవ చేయటానికి ఫ్రీజ్ చేయడానికి మరియు రవాణా చేయటానికి ఉపయోగిస్తాను నేను వాటిని తిన్నే టిఫిన్లు బ్లాక్ చేయడానికి మరియు పిల్లలకు ఆహారాన్ని పంచడానికి కూడా ఉపయోగిస్తాను వ్యాపారంలో నేను వ్యా నా వ్యాపారంలో ప్లాస్టిక్ కంటెంట్లు ఉపయోగించి స్తాను ఉత్పత్తులను నిలువ చేయడానికి మరియు రవాణా చేయడానికి నేను వాటిని కష్టమర్ లకు ఉత్పత్తులను బ్లాక్ ప్యాక్ చేయడానికి కూడా ఉపయోగిస్తాను నేను ప్లాస్టిక్ కంటెంట్ తో చాలా సంతుప్త్ సంతృప్తిగా ఉన్నాను అవి ఈ నా జీవితంలో చాలా సులభంగా చేస్తాయి నేను వాటిని అందర్నీ సిఫాక్ చేస్తున్నాను